మా తల్లిదండ్రులు బామ్మ తాతయ్యలు చదువుకోసం చెప్తున్నాను మొదటిది తాతయ్య ప్రాధమిక స్థాయి విద్య మాత్రమే పూర్తిచేయగలిగారు అప్పటి పరిస్థితుల వల్ల ఆర్థిక సమస్యలు అధికంగా ఉండడంతో విద్య కొనసాగించడం సాధ్యం కాలేదు వారు ఫాగస్ కుటుంబం వ్యవసాయం పైన ఉంటది రెండోది బామ్మ ఆ కాలంలో అమ్మాయిలకు విద్య చాలా అపూర్వం అమెక్కువ పాఠశాలల్లోని ప్రాధమిక విద్య మాత్రమే అందింది కుటుంబం ఆచారాలు ఆర్ధిక సమస్యల కారణంగా పెద్దస్థాయి చదువు సాగించడం సాధ్యం కాలేదు మూడోది తండ్రి మా తండ్రి హైస్కూల్ వరకు చదివారు ఆ కాలంలో విద్య కొంత మెరుగుపడిన కుటుంబ అవసరాల కారణంగా విద్యను కొనసాగించడం కష్టం అయిపోయింది చిన్న వయస్సులోనే కుటంబం బా భారం మోసి వారి జీవితాన్ని నిర్మించుకున్నారు తల్లి మా తల్లి పదో తరగతి వరకు చదివారు ఆమెకున్న ఆసక్తి వల్ల విద్యలో ముందుకు వెళ్ళాలనిపించినప్పటికీ వివాహాం మరియు కుటుంబం బాధ్యతలు కారణంగా ఆమె విద్యను ఆపాల్సి వచ్చింది చిన్ననాటి సమస్యలు ఆర్థిక సమస్యలు మా కుటుంబ వ్యవసాయంపై ఆధారపడేది చదువుకు అవసరమైన పుస్తకాలు ఫీజులు అందించడానికి వీలుకాకపోయేది రెండోది విద్యాస్థాయిలో లోపలు గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు చాలా తక్కువ ఉండేవి మంచి ఉపాధ్యాయులు మరియు మౌలిక సదుపాయాలు చాలా కొరతగా ఉండేవి మూడోది మాతృభాష విద్య తెలుగు మీడియంలో మాత్రమే విద్య అందుబాటులో ఉండేది ఉన్నత విద్యకు వెళ్ళే అవకాశం ఉండేది చాలా తక్కువ నాలుగోది సాంప్రదాయ ఒత్తిళ్ళు ఆ కాలంలో బాలికల విద్య పై పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వబడలేదు వివాహం లేదా కుటుంబం సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ప్రస్తుత పరిస్థితులు విద్యలో మెరుగుదల ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మెరుగుపడ్డాయి విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మధ్యాన భోజనాలు మరియు స్కాలర్షిప్లు అందించబడుతున్నాయి మౌళిక సదుపాయాలు స్కూలు బస్సులు రవాణా సదుపాయాలు ఎక్కువయ్యాయి కంప్యుటర్ మరియు ఆంగ్లవిద్యను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు సామాజ దృష్టి కోణం ఇప్పడు బాలికల విద్య పై ఎక్కువగా దృష్టి పెట్టబడుతుంది సాంప్రదాయాలనుకంటే విద్య విద్యను పై స్థాయిలో ఉంచే దిశగా మార్పు వచ్చింది మా తాతలు తల్లిదండ్రుల ఎదురుకున్న సమస్యలు ఇప్పుడు అధికంగా తగ్గిపోయి నేటి తరానికి ఉన్నత స్థాయి విద్య అవకాశాలు లభిస్తుండడం ఒక మంచి మార్పు